నిన్న నా ఫస్టు ప్రొడక్టు ఏమో లాప్టాప్ ఆర్డర్ చేసుకున్నాను ఇది చాలా బాగుంది ఎక్కువగా ఛార్జింగ్ కూడా కాస్తుంది అదే విధంగా ఇది లెవెంత్ జనరేషన్ చాలా స్పీడ్గా వర్క్ చేస్తుంది అంతేకాకుండ రేట్ కూడా చాల తక్కువులో ఉంది మనకు కంఫర్ట్గా ఉంది సిల్వర్ కలర్లో ఉంది ఇది లాప్టాప్ అదే విధంగా స్క్రీన్ కూడా చాలా ప్రజెంటేషన్ బాగుంది అండ్ ఇది చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది ఛార్జింగ్ కాయటం కూడా అదే విధంగా దీనికి త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు సర్వీసింగ్ సెంటర్లు కూడా చాలా బాగున్నాయి నేను సర్వీసింగ్ సెంటర్లు దీనికి విజయనగరం జిల్లాలోనే రెండు సర్వీసింగ్ సెంటర్లు ఉన్నాయి అదే విధంగా దీనీ ఛార్జర్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది మనకు లాప్టాప్ కూడా వెయిట్ చాలా తక్కువగా ఉంది చాలా స్లిమ్గా సన్నంగా ఉంది చూడడానికి లుక్ కూడా బాగుంది దీని లోగో కూడా చాలా అందంగా ఉంది అంతేకాకుండా ఇది చాలా స్పీడ్గా నెట్ అనేది అవుతుంది మనకి ఇంటర్నెట్ కూడా చాలా స్పీడ్గా అవ్వటం వలన ఇది లాప్టాప్ అనేది బాగా వర్క్ చేస్తుంది నాకు చాలా ఉపయోగకరంగా ఉంది నాకు వర్క్ ఫ్రమ్ హోం కోసం దీన్ని తీసుకున్నాను ఇది నాకు అవేలబుల్గా చాలా కంఫర్ట్గా ఉండటం వలన నేను వర్క్ కూడా చాలా బాగా చేయగలుగుతున్నాను